హర్ష ఫుడ్ ఎక్సేనా అండి నా పేరు రాజేంద్రప్రసాద్ నేను తరచుగా మీ యొక్క పుడ్ ఎక్స్ నుంచే ఎక్కువుగా ఆహారాన్ని ఆర్డర్ పెడతాను అలాగే ఈసారి కూడా నేను ఒక చికెన్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ ఒకటి అలాగే వెజ్ నూడుల్స్ కూడా ఆర్డర్ పెట్టాను కాకపోతే నేను ఎప్పుడు ఆర్డర్ చేసే చిరునామకి అది ఆర్డర్ వచ్చేస్తోంది కానీ ఒక మనవి ఏమిటంటే నేను ఇప్పుడు వేరే చిరునామలో ఉన్నాను నా ప్రస్తుతం ఉన్న చిరునామా ఏమిటి అంటే రెండు డాష్ ఏడు డాష్ ఏడు ఆ రామాలయం వీధి తర్వాత ఉన్న ఆ ఊరిలో మూడో సంధులో ఉన్నాను మూడో ఇల్లు కాకపోతే దీనికి దీన్ని కూడా నా పాత చిరునామాకి జోడించుకోండి ధన్యవాదాలు